నమస్కారమండి అదేనండి సెర్మిష్ఠా రెస్టారెంట్ ఏ కదండి ఇది ఏం లేదండి ఒక వంటకం ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాను అది మీ దగ్గర అందుబాటులో ఉందా లేదా అని చెప్పి కనుక్కుందామని అడుగుతున్నాను అంటే బ్యాంబూ చికెను మీ దగ్గర అందుబాటులో ఉందా అండి ఒకవేళ ఉంటే కనుక ఘాటు అనేది కొద్దిగా తక్కువతో తక్కువ వేసి వంటకం అనేది తయారు చేస్తే నేను ఆర్డర్ చేసుకుంటానండి ఒకవేళ అది అందుబాటులో లేకపోతే గనక నేను వేరే ఏదైనా వంటకాలు మీ దగ్గర అందుబాటులో ఉంటే గనక అవి ఒక్కసారి మీరు చెప్తే నేను దాని బట్టి ఏ వంటకం అనేది ఆర్డర్ చేయాలో నేను నిర్ణయించుకుంటాను అండి మీ దగ్గర ఏ వంటకాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి నేను దాన్నిబట్టి నేను ఆర్డర్ చేసుకుంటాను ఒకవేళ బ్యాంబూ చికెన్ ఉంటే గనక నేను అది కొద్దిగా తక్కువ ఘాటుతో మీరు చేసి పెడితే నేను ఆర్డర్ చేసుకుంటాను అండి అంతేనండి